మా ప్రాంతాలలో జరుగుతున్న నేరాలు చాలా ఉన్నాయి ఒకటి పేదరికం మరియు నిరుద్యోగం పేదరికం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఎలాంటి పోలీసు స్టేషన్కైనా లాయర్కైనా జడ్జికైనా డబ్బులు ఇవ్వ వలసి వస్తుంది మరి నిరుద్యోగ సమస్య ఒకటి చాలా మంది నిరుద్యోగులు దేశంలో వున్నారు నిరుద్యోగ సమస్య అనేది చాలా మందిని పీడిస్తూ ఉంది ఈ సమస్యలు తీరితేనే అందరూ బాగుంటారు